మా ప్రాంతంలో వివిధ రకాలమైన మతాలు ఉంటాయి కానీ ప్రభావితాలు ఏమీ అవ్వవు ఎందుకంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళకు సపరేట్గా గుళ్ళు ఉంటాయి క్రిస్టియన్స్కి చర్చెస్ ఉంటాయి అలాగే అలాగే ముస్లిం వాళ్ళకేమో మజీద్స్ ఉంటాయి హిందువులకేమో గొడులు ఉంటాయి కాబట్టి ఇందులో ఎటువంటి విషయం లేదు ఎలాంటి గొడవలు కావు ఎవరి మతాలు వాళ్ళకు సంబంధించినాయి అంటే ఎవ ఏ మతం చిన్నది ఏ మతం పెద్దది ఇది ఇది చిన్నది ఇది పెద్దది అని మనం ఎవరిని అనలేము కావున ఎవరి మత్తం వాళ్ళకే గొప్ప ఎవరి దేవుళ్ళ వాళ్ళకే గొప్ప ఈ ఈ విషయంలో మా మా ప్రాంతంలో మా ప్రాంతంలో ఎలాంటి ఇలాంటి ప్ర ప్రభావితం లేదు ఎందుకంటే ఎవరి మతం వాళ్ళకే గొప్ప మా ప్రాంతంలో చాలా అనేక రకాలమైన మతస్తులు నివసిస్తున్నారు ఉదాహరణకి ముస్లింలు క్రిస్టియన్లు జైన్లు లంబాడీలు మరాఠీలు అనేకమైన వాళ్ళు ఉంటారు కానీ ఏ మతాన్ని ఎవరు కిందపరుచుకోరు ఏ మతం చిన్నది ఈ మతం పెద్దది అనేది లేకుండా ఎవరి సాంప్రదాయాలు ఎవరి ఎవరి సాంప్రదాయాాలలు వారికిే ఉన్నాయి అలాగే ఎవరి మతంలో వాళ్ళే గొప్ప అనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది కావున ఎవరిని ఎవరు కిందపరచుకునే ఒక సందర్భం ఎప్పుడు రాలేదు అలాగే ఇప్పుడు మాది ఒకవేళ అనుకుంటే నేను హిందూ అమ్మాయినయితే ఒక క్రిస్టియన్ వాళ్ళని నేను ఎప్పుడూ నిందించను దేని గురించి కూడా వాళ్ళకు బదులు చెప్పాను ఎందుకంటే ఎవరి మతం వాళ్ళకే గొప్ప ఎవరికి వాళ్ళే గొప్ప అనే ఒక ఆచారం మా దగ్గర నడుస్తుంది ఎందుకంటే దేవుడు అనేది అందరికీ ఒకటే అయినా వారి యొక్క నమ్మకాలు వేరు వేరు కావున ఎవరి నమ్మకం వాళ్ళదని యక్క అభిప్రాయాన్ని మేము అందరం సహకరిస్తున్నాంనమాట మా మా యొక్క ప్రాంతంలో మాత్రం ఎలాంటి ప్రభావితాలు లేవు ఎవరి మతాలు వాళ్ళకే ఉంటాయి ఎవరికి వాళ్ళే గొప్ప అనే యొక్క ఆలోచన మాత్రమే ఉంటుంది కావున మా ప్రాంతంలో ఈ విషయం మీద ఎలాంటి ఎలాంటి సంఘర్షణలు రాలేవు ఈ రోజు వరకి